గ్రామీణ తెలుగు రాష్ట్రాల్లో గ్రామపంచాయతీ అనేది చాలా ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఉపసర్పంచ్ కోశాధికారి ఉంటారు వీరు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నేరుగా గ్రామీణ ప్రజలకు అందించడంలో మధ్యవర్తిగా నిర్వహిస్తారు వీరి ద్వారానే అన్ని పథకాలు ప్రజలకు చేరుతాయి మరియు గ్రామంలో ఎటువంటి అవసరాలు ఇబ్బందులు అనగా ఉదాహరణకు కాలువలను తవ్వించడం మురికి కాలువలను కట్టడం మరుగుదొడ్లను నిర్మించడం నీటి కుళాయిలను ఏర్పాటు చేయడం మరియు కుటుంబ సమస్యలను కూడా వీరు కొంతవరకు తీరుస్తారు మరియు ఈ గ్రామ పంచాయతీలు అనేవి ప్రజల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి మరియు గ్రామంలో జరిగిన ఎటువంటి సమాచారాన్ని అయినా ప్రభుత్వానికి ఈ గ్రామ పంచాయతీల ద్వారానే తెలియజేయడం జరుగుతుంది